నేను డ్రింక్స్ కట్టా ఏమైనా అంటే ఎక్కువ జ్యూసెస్ గట్టా అలా ప్రిఫర్ చేస్తుంటాను అన్నమాట ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి చల్లదనం చేయడానికి కోసం నేను ఎక్కువ జ్యూసెస్ అనేవి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి క పళ్ళు ఊడిపోయాయి కాబట్టి అండ్ నమలలేరు అని చెప్పేసి వాళ్ళకి మంచిగా ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అనేవి వెళ్ళాలి అని చెప్పేసి నేను వాళ్ళకి జ్యూస్ చేయడం అనేది ఇస్తాను అన్నమాట అలాగే చిన్నపిల్లలు కూడా ఫ్రూట్స్ అనేవి ఇష్టంగా తినరు కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఇవ్వడం మంచిది కాబట్టి నేను కూడా ఎక్కువ జ్యూస్ అనేది ఇస్తాను అలాగే మా ఇంట్లో ఎక్కువ ఏంటంటే బాదం పాలు బాదం మిల్క్షేక్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తయారు చేస్తుంటాను ఎందుకంటే మాకున్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కానీ మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఈ బాదం మిల్క్ అన్నమాట సో ఆ పని అయితే వాళ్ళ కోసం ఎక్కువ చేస్తుంటాను బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇంట్లో కూడా నేను యాస్ ఇట్ ఈజ్ చేస్తాను నా టేస్టే వస్తది అని చెప్పేసి అని అంటారు అందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ అనేది బాదం మిల్క్ ప్రిఫర్ చేస్తారు అన్నమాట నేను కూడా వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ అంటే వేరే విధ రకాలు అయిన జ్యూసెస్ ఏవైనా ఉన్నా ఏం చేస్తాను అంటే మిల్క్షేక్స్ చేస్తాను అలాగే బాదం మిల్క్ చూస్తాను జ్యూసెస్ చేస్తాను మళ్ళీ ఏమంటారు లస్సీ చేస్తాను ఇలాంటివన్నీ చేస్తానన్నమాట వాళ్ళకి హెల్త్ మంచిగా హెల్త్ ఉండటం కోసం